హలో ఎక్స్క్యూజ్ మీ సార్ ఇక్కడ డెలివరీ బాయ్ ఎవరండీ మేము కాల్స్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు మాకు ఒక స్వీట్ కావాలండి ఆర్డర్ తీస్కో ఆర్డర్ పెట్టడానికి వచ్చాము ఏంటంటే ఒక ఫిఫ్టీ టూ సెవెంటీ కేజీస్ ఆఫ్ స్వీట్ కావాలి అండి ఇలా మా రిలేటివ్స్ మ్యారేజ్ ఉంది వాళ్ళకి వచ్చి తీసుకుంటానని చెప్పారు వాళ్ళకి అర్జెంటు అంట ఒక త్రీ డేస్లో వస్తామని చెప్పారు నీ దగ్గర ఏమైనా అరెంజ్ అవుతుందా లేదా వేరే రెస్టారెంట్లో ఎక్కడైనా కనుక్కోమంటారా మీరేదో ఒకటి నాకు తొందరగా కాల్ చేసి చెప్తే నేను వాళ్ళకి అరెంజ్ చేయాలి కదండి కాస్త తొందరగా ఒక టూ త్రీ టూ త్రీ ఆర్స్లో ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయండి